మేము విహారయాత్రలకు వెళ్ళడానికి ఏజెన్సీ వాళ్ళను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి ఒక డ్రైవర్ను అర్రేంజ్ చేసుకున్నాము అయితే ఆ డ్రైవర్ మాకు ఆ రోజు రాలేదు టైంకి రానప్పుడు నేను ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసాను కాల్ చేసి డ్రైవర్ని ఎందుకు రాలేదు అని అడిగాను అడిగితే వాళ్ళు మాకు తెలీదండి అని చెప్పారు యాక్చువల్గా మేము ఆ రోజు పొద్దున్నే వెళ్ళడానికి ప్లాన్ చేసాము మొత్తం మా ఫామిలీ అంతా రెడీ అయ్యి ఉన్నాము అన్ని సర్దుకొని విహారయాత్రలకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అతను వస్తాడు తీసుకెళ్తాడు అని వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ అతను రాలేదు నేను ఎన్ని సార్లు కాల్ చేసినా అతను కాల్ లిఫ్ట్ చేయలేదు ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసాను కాల్ చేసి మీ డ్రైవర్ రాలేదు అంటే వాళ్ళు మాకు తెలీదు అనే చెప్తూ ఉన్నారు చెప్తే నేనేం చేసాను మీ మాకు అదంతా అవసరం లేదు నాకు ఇప్పుడు ప్రెజెంట్ వెళ్ళాలి మేము వెళ్ళాలి అంటే నాకు ఇపుడు డ్రైవర్ కావాలి ఎ ఎలాగైనా చేసి మాకు ఇప్పుడు వేరే డ్రైవర్నైనా పంపించండి అని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకు ఫిర్యాదు చేసాను